మా తల్లిదండ్రులు మా నానమ్మ తాతయ్యలు ఏమి చదువుకున్నారు అంటే మా అమ్మ ఐదవ తరగతి వరకు చదువుకున్నది ఎక్కువ చదవడానికి ఇష్టపడలేదు ఎప్పుడు గేదలు మేపేది మా పిన్నిని మా అమ్మ వాళ్ళ చెల్లిని చదివించేది మా అమ్మమ్మకి చదవడం చదివించడం ఇష్టం ఉండేది కాదు మా పిన్నిని చాలామంది చదివిస్తాను అన్న కూడా మా అమ్మమ్మ పంపించేది కాదు మా పిన్నిని మా అమ్మ చదివించింది తెలియకుండా క్యారేజీలు పట్టుకు వెళ్ళి చాలా మా పిన్నికి చాలా చేసింది మా అమ్మ మా నాన్న కూడా చదువుకున్నాడు మా నాన్న టెన్త్ పాస్ అయ్యాడు మా నాన్న ఫస్ట్ స్కూల్కు వెళ్ళి మధ్యాహ్నం నుంచి పనికి వెళ్ళేవాడు ఆ రోజులలో చదువుకోడానికి ఎక్కువగా టెక్నాలజీ లేదు మా నాన్న అలా తెలియకుండా ఉదయాన స్కూల్కు వెళ్ళిపోవడము అండ్ మధ్యాహ్నము పనికి వెళ్ళిపోవడము ఇంకా అదే ఎక్కువగా జరిగేది మా నానమ్మ మా తాతయ్య చదువుకోలేదు అప్పుడు చదువుకోడానికి డబ్బులు లేవు స్తోమత లేదు ఆ రోజులలో టెక్నాలజీ ఎక్కువగా ఉండేది కాదు మా అమ్మ చదవడానికి అసలు ఇష్టపడేది కాదు మా అమ్మ ఐదవ తరగతి ఐదు పాస్ అయింది అంతే ఇప్పుడు ఏమో మా పిన్నిని చదివించింది మా పిన్ని కండక్టర్ అయింది టెన్త్ పాస్ అయ్యి మా అమ్మ వాళ్ళు చదివించడం ఆ రోజులలో అలా చేయడం వల్ల అప్పుడు మా పిన్ని కండక్టర్ అయింది ఇప్పుడు మా అమ్మ ఏమో టాక్టర్ పనికి చెరువు పనికి వెళ్తుంది అప్పుడు మా అమ్మ చదువుకుంటే ఈ బాధ ఉండేది కాదు మా నాన్న టెన్త్ పాస్ అవ్వడం వల్ల ఇంగ్లీష్ కొంచెం వచ్చింది అలా అలా

ఈ రోజులలో చదువుకోలేని వాళ్ళు ఎవరు లేరు అందరు చదువుకుంటున్నారు ఎవరికి ఫ్రీగా స్కూల్స్ ఉండడం వల్ల చాలా అంటే చాలామంది పేదవాళ్ళు చదువుకుంటున్నారు ఆ రోజులలో డబ్బులు లేక చాలామంది చదువుకోలేక పరిస్థితి ఉన్నది ఈ రోజులలో ఫ్రీగా ఉచితంగా ఉండడం వలన చాలామంది చదువుకుంటు వాళ్ళు చాలా అంటే చాలా స్థాయి స్థాయిలో ఉంటున్నారు